నాకు ఇష్టమైన సీజన్ శీతాకాలం ఇది చల్లని ఉష్ణోగ్రతలు తక్కువ రోజులు మరియు పొడవైన రాత్రులకు దారితీస్తుంది శీతాకాలం గొప్ప అందాలకు పుట్టినిల్లు మంచుతో కప్పబడిన దృశ్యాలు మరియు మెరుగుపొందే కాంతులు వంటివి ఉంటాయి శీతాకాలం కూడా కష్టతరమైన సమయం కావచ్చు తీవ్రమైన చలి వాతావరణం లాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ శీతాకాలం వాతావరణం స్థానం బట్టి మారుతుంది ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలం చాలా చల్లగా మరియు మంచుతో కప్పబడి ఉంటుంది అలాగే శీతాకాలం సంవత్సరంలో నాలుగవ మరియు చివరి సీజన్ నాకు ఈ సీజన్ అంటే చాలా ఇష్టం